చిత్తూరు జిల్లాలో సంప్రదాయక వంటకాలు అనేవి కొన్ని నాకు తెలిసినవి కొన్ని అమ్మమ్మ చేతి వంటలు అమ్మ చేతి వంటలు నాయనమ్మ చేతి వంటలు అనేది ఒకప్పట్లో ఫ్యాషన్ గా ఉండేది వాళ్ళు చేస్తే చాలా బాగా అమృతంలాగ ఉండేది కానీ ఇప్పుడు ప్రజలకు ఎక్కువగా ఆ హోటల్ కే పరిమితమైనాయి అయినా కూడా సంప్రదాయంగా వస్తూ ఉండేవి ఇప్పుట్లో గుత్తి వంకాయ మునక్కాడ పులుసు కాకర కాకరకాయ పులుసు అలాగే వొడియాలు వొడియాలలో రక రకాలుగా అమ్మమ్మవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు అవి ఏమి అంటే కాకరకాయ చిప్స్ కాకరకాయ చిప్స్ అలాగే మనం బియ్యం పిండితో వడియాలు పోసేవాళ్ళు అవి నూనెలో వేసి దేవి మనకు పెట్టే వాళ్ళు అలాగే స్వీట్స్ ఐటమ్స్ అంటే బాదుషాలు బాదుషా మైసూరుపాకు అలాంటివి కొన్ని తిని బండారాలు చేసేవాళ్ళు ర అలాగే రవ్వలడ్డు కూడా చేసి పంపిచ్చేది అమ్మమ్మ వాళ్ళు కాని నాయనమ్మ వాళ్ళు కానీ వాళ్ళు చేస్తే అప్పట్లో అమృతంలాగ ఉండేది కానీ ఇప్పుడు ఎక్కువగా హోటల్ లోనే తినడం ప్రారంభించారు అదేవిధంగా ఈ నాకు తెలిసిన కాడికి ఇప్పుడు భో భోజనం చేయాలి భోజనం తినాలి అంటే అప్పట్లో ఒక ఇంటికే వెళ్ళేవారు ఊర్లో విలేజ్ లో ఒకే ఇంటికే వెళ్ళేవాళ్ళు బాగా పలు పలుకుబడి ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటిలో